మా గ్రామీణ ప్రాంతాలలో అదేవిధంగా మా ప్రాంతాల్లో ఎక్కువగా వ్యవసాయం మరియు చిన్న చిన్న కంపెనీల్లో షాపులలో షాపింగ్ మాల్లల్లో కార్మికులగా పనిచేస్తున్నారు అదే విధంగా మాకు పరిశ్రమలో జమ్ము పరిశ్రమ ఉండటం వలన గొండ్రేని పరిశ్రమ ఇలా హోల్సేల్ మార్కెట్లు ఎక్కువగా ఉండటం వలన మాకు జీవన ఉపాధి అనేది రోజువారి లేబర్గా జరగబోతుంది అదే విధంగా మా చుట్టుపక్కల యువత ఎక్కువగా కూడా గవర్నమెంట్ ఉద్యోగాలకు ఎక్కువగా ఇష్టపడతారు కానీ ఉద్యోగాలు రానివారు ప్రైవేట్ జాబుల్లోను లేదా స్వతహాగా స్వయం ఉపాధి కల్పించుకోను వాళ్ళు జీవనం సాగిస్తారు అదేవిధంగా వీధి కార్మికులు అదేవిధంగా పానీ పూరి చాట్ ఫాస్ట్ ఫుడ్ బండ్లు లాంటివి పెట్టుకొని స్వయంగా ఉపాధి పొందుతున్నారు అదేవిధంగా మా విజనగరం గ్రామంలో ఎక్కువకాఎక్కువగా హస్తకళలో పెయింటింగ్ వేసేవారు స్టిక్కరింగ్ చేసేవారు ఇలా కూడా ఎక్కువగా యువత ముందుగా ఆలోచించి డబ్బు సంపాదించుకుని మార్గంలో వెళ్తున్నారు